విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ ఐటీ కాలేజీలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ విద్యాబోధన చాలా బాగుంటుంది అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది అక్కడ అన్ని వసతులు ఉంటాయి అంతేకాకుండా అత్యంత ప్రధాన రంగాల్లో ఉదాహరణ ఇంజనీరింగ్ మెడికల్ ఇప్పుడు అందరూ అవన్నీ అభ్యసించడానికే ఇష్టపడుతున్నారు